రపు నాకు ఇంటర్వ్యూ ఉంది దానికోసం ధృవీకరణ ప్రక్రియ కోసం నాకు ఆధార్ కార్డ్ అత్యవసరం కానీ నేను దాన్ని డౌన్లోడ్ చెయ్యడం పూర్తిగా మర్చిపోయాను ఇప్పుడు నేను కొంచెం తొందరగా ఆధార్ను డౌన్లోడ్ చెయ్యాలి కానీ ఈ మధ్య నేను విన్న విషయం ఏంటంటే ఆధార్ డౌన్లోడ్ చేసేటప్పుడు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని విన్నాను మరి ఇప్పుడు నేను దాన్ని డౌన్లోడ్ చేసేటప్పుడు ఎలా డౌన్లోడ్ చెయ్యాలి సురక్షితమైన మరియు ఉత్తమైన మార్గం ఏంటో నువ్వు నాకు తెలియజేయగలుగుతావా